తెలుగు భాషను కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే తెలుగు అనేది ఇప్పుడు మన ప్రాంతీయ భాష కాకపోతే అది అందరూ ఇంగ్లీష్ అనే భాషను ఎంచుకొని వాటినే వాటిలోనే సాధనలు చేస్తున్నారు తెలుగు భాషను చాలా మటుకు వెనుకబడుతూ ఉన్నది తెలుగు భాష యొక్క కాబట్టి తెలుగు భాషను మనం కాపాడి దాన్ని ప్రోత్సహించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి తెలుగు భాషా పాఠశాలను కళాశాలను మరియు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అందులో ఆ వారు చదువుకునే చదువు మొత్తం తెలుగులోనే తెలుగు మాధ్యమంలోనే ఉండాలి అలా చేస్తే వారికి తెలుగు అనేది ఆ చాలా సులభంగా వస్తుంది తెలుగు భాషా పుస్తకాలను ఆ పత్రికలను మరియు ఇతర సాహిత్యాన్ని ప్రచురించడం ఇలాంటివన్నీ చేస్తే తెలుగు భాషను మనం కాపాడగలం తెలుగు భాషా సినిమాలు టెలివిజన్ కార్యక్రమాలు మరియు ఇతర మీడియాలను నిర్మించాలి ఎందుకంటే ప్రస్తుతం మనం ఆ మనం చూసేదంతా టీవీలలో లేకపోతే యూట్యూబ్లలో మాత్రమే చూస్తున్నాము ఇటువంటి వాటిలో కూడా తెలుగు భాషను పెంపొందించాలి తెలుగు భాషా సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించాలి ఆ తెలుగు భాషా ఉత్సవాలు మరియు కార్యక్రమాలు నిర్వహించాలి స్కూళ్లలో లేకపోతే కాలేజీలలో లేకపోతే ఆ ఇలాంటి సాంకేతిక విలువలను తెలిసిన ఒక కార్యాలయంలో తెలుగు భాష యొక్క సంస్థలు వారు జరిపే ఆ తెలుగు భాషా దినోత్సవాలను మనం నిర్వహించాలి ఆ ప్రజలు ఈ ప్రయత్నాలలో పాల్గొంటే అనేక మార్గాలు పాల్గొనే అనేక మార్గాలు ఉన్నాయి తమ పిల్లలకు ఆ తెలుగు భాష నేర్పటం తెలుగుభాషలో మాట్లాడడం మరియు రాయడం ఆ ఏంటంటే ఇప్పుడు పిల్లలు మొత్తం అందరు వాళ్ళ స్కూళ్లల్లో ఇంగ్లీష్ అనే ఒక మాధ్యమాన్ని ఎంచుకొని ఆ పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని వారికి నియమాలు పెడుతున్నారు ఇలా పెడితే తెలుగును మర్చిపోవడం జరుగుతుంది తెలుగు భాష పుస్తకాలను చదివించాలి పత్రికలు మరియు ఇటువంటివన్ని వారిని చదివిస్తూ తెలుగు భాషను మర్చిపోకుండా చేయాలి తెలుగు భాష సంస్థల సాయం ఆ సంస్థలకు సహాయం చేయాలి తెలుగు భాషా దినోత్సవాలను లేకపోతే కార్యక్రమాలల్లో మన మందరం పాల్గొనాలి తెలుగు భాష ఒక అందమైన మరియు శక్తివంతమైన భాష ఇది మన సాంస్కృతికత వారసత్వాన్ని ఒక ముఖ్యమైన వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా ఇది ఆ ఉంటుంది మనం అందరం కలిసి పనిచేస్తే తెలుగు భాషను మన తరాలకు సం సంరక్షించి వారికి తెలుగులో మాట్లాడే అవకాశాన్ని కల్పిద్దాం మనం ఒక రాజుల కాలంలో జరిగినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాషను ఈ విధంగా పొడి పొగిడారు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ సమయంలోనే మన తెలుగు భాషను పొగిడిన రాజు